మా దగ్గరలోని పట్టణాలను గ్రామాలలను తరచుగా నేను సందర్శిస్తాను ఎందుకంటే మా ఊళ్ళలో అన్ని దొరకవు అన్నమాట ఏమి ఉన్నా కానీ మేము ప్రక్క ఊళ్ళోకి వెళ్ళే తెచ్చుకోవలసి వస్తుంది అందుకని ఎక్కువగా మేము ఏ అవసరం వచ్చినా కానీ ప్రక్క ఊళ్ళోనే వెళ్ళి వస్తాము ఎందుకంటే ఇంకా మా అమ్మ చెప్తుంది కదా కూరగాయలు తీసుకురా ఇవి తీసుకురా అని చెప్తుంది నాకు ఇంకా స్కూటీ తోలడం వచ్చు కాబట్టి ఇంకా మా అమ్మ చెప్తాను ఉంటే ఇంకా నేను స్కూటీ తీసుకొని వెళ్ళి కూరగాయలు కానీ ఇంట్లో ఉన్న సామానలు కానీ మసాలా దినుసులు కానీ ఏమి ఉన్నా కానీ నేను ప్రక్క ఊరికి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కానీ ఎవరికోసమైనా అవసరం ఉన్నా కానీ బట్టలకోసం కానీ ఈ షాపింగ్ల కోసం ఇంకా బ్యూటీ పార్లర్ల కోసం కమ్మలు చెవులవి గాజులు ఇలాంటి వాటికోసం మేము ఊరికే తరచుగా వెళ్ళేవాళ్ళము ఎవరినైనా కలవాల్సి వస్తే కూడా మా నాన్నగారికి స్కూటీ తోలడం రాదు కాబట్టి మా నాన్నగారు నన్ను తీసుకెళ్తారన్నమాట నేను మా నాన్నగారు ఇద్దరూ వెళ్ళి ఇంక పానీపూరీ ఇట్లాంటివేమైనా తినడానికి కూడా మేము ప్రక్క ఊరికి వెళతాము పట్టణాల్లో అంటే ఇంకా ఎక్కువ వెళ్తం ఇంకా గ్రామాలల్లో అయితే మనకి ఏంటంటే పొలం పనులు ఏమైనా ఉన్నా కానీ ఇంకా మందులు కొట్టేది ఏమైనా మందులు తీసుకోవడానికి ప పైసలు తీసుకోవడానికి వడ్డీలకి మేం ఇస్తాము కాబట్టి వడ్డీలకి వడ్డీలకోసం అనేసి వడ్డీలు పైసలు వసూలు చేయడానికి తీసి వస్తాను వెళుతూ ఉంటామన్నమాట ఇంకా పట్టణాల్లో అయితే మనకి బ్యాంకుల కోసమో ఇంకా పైసలు డ్రా చేయడానికి ఇలాంటి వాటిలో మేం ఎక్కువగా వెళతాం అన్నమాట ఇంకా దూరమైతే ఎక్కువగా వెళ్ళలేము దగ్గరలో అయితే మాకు కొంచెం ఒక పది ఇరవై కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది మాకు దగ్గరే సిటీ కొంచెం దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి వీటికోసం ఎక్కువగా వెళుతూ ఉంటాము అన్నమాట మా నాన్నగారు అయితే ఇంకా ఎప్పుడు వెళుతూనే ఉంటారు కానీ ఇంకా మా నాన్నగారికి స్కూటీ తోలడం రాదు కాబట్టి నేనున్న సమయంలో మా నాన్నగారు నన్నే తీసుకెళతారు మా నాన్నగారు ఒకవేళ ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మా నాన్నగారు ఒక్కటే ఒక్కళ్ళే ఉంటే సైకిల్ మీదే వెళ్ళి వస్తారన్నమాట ఇంకా ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి మా మా భర్త ఏం చెప్పారంటే మాది మా హస్బెండ్ వాళ్ళది ఒకటే ఊరు ఇంకా మా హస్బెండ్ ఏమన్నారు అంటే ప్రతీసారీ మీ నాన్నగారిని నువ్వు తోలలేవు కదా అనేసి చెప్పి మా నాన్నగారే ఇంకా స్కూటీ నేర్చుకున్నారు అన్నమాట అది ఈజీగానే ఉంటుంది అనేసి ఏమైనా అవసరం ఉంటే స్కూటీ మీద లేకుంటే సైకిల్ మీద వెళుతూ ఉంటారు మేము అయితే షాపింగ్ల కోసం ఎక్కువగా వెళుతూ ఉంటాము ఇంకా కూరగాయలు వాటి వీటికైతే ప్రక్క గ్రామాలలోనే వెళతాము అన్నమాట ఇంకా మేము ఏమంటే చికెన్ కానీ ఆదివారం వస్తే చికెన్ వండుకుంటాము ఇట్లా మేము పార్టీలకి సినిమాలకి అప్పుడప్పుడు మేము వీకెండ్లల్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము పబ్బులకి ఇలాంటి వాటికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్ కానీ అందరితోని అందుకని ఇంకా మేము వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట ఎక్కువగా విలేజ్లలో అయితే మనకి ఆ అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మా అమ్మగారు అయితే ఏంటంటే ఆమె ఒక్కొక్కసారి ఆమె ఇంట్లోనే ఎనీటైమ్ ఉంటుంది కాబట్టి కూరగాయలు కానీ అన్నింటికీ ఆమె ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మా అమ్మగారు ఏం చేస్తారంటే అప్పుడప్పుడూ ఆమెకి కూడా వెళ్ళాలి అనేదే అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఆమె ఎప్పుడూ అంటూ ఉంటుంది ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను నేను నాకు కూడా ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు కదా అనేసి అంటూ ఉంటే ఇంకా మేము ఫెస్టివల్ టైంలో అలాంటి టైంలో వెళుతూ ఉంటామన్నమాట ఇంకా మేము ఇంట్లో ఏమైనా సామాన్లు కొనాలన్నా ఫ్రిడ్జ్ టీవీలు ఎమైనా ఖరాబ్ అయిన వస్తువులు కూడా తీసుకోవాలి అంటే ఇంకా కొంత మంది ఏంటంటే ఫ్ల ఫ్లంబర్లు కానీ కరెంట్ అతను కానీ మా ఊళ్ళో లేరు సో మనకి అవసరం పడ్డప్పుడు ఇక వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట వెళ్ళి అంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు ఒక్కొక్కసారి మనము ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఇంకా తనని పిలుచుకురావాలి తరువాత ఏంటంటే హాస్పిటల్ మెయిన్గా హాస్పిటల్ కూడా మనకి అవసరం కాబట్టి ఏమైనా మాకు ఎక్కువగా బాగా జ్వరం వచ్చినా చిన్న చిన్నవైతే ఆర్ఎమ్పీ డాక్టర్ దగ్గర చూపించుకుంటాము కానీ పెద్దగా అయితే ఏంటంటే ఆర్ఎమ్పీ డాక్టర్ దగ్గరకి వెళ్ళి సూదులు వేయించుకొని వస్తాము అన్నమాట ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడూ ఇంకా అమ్మ షుగర్ పేషెంట్ కాబట్టి పాపం ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది మా అత్తమ్మగారు కూడా ఇంకా ఆమె ముసలామె అయిపోయింది కాబట్టి ఏజ్ అయిపోయింది కాబట్టి ఇక ఊరికే ఇంకా తరచుగా వెళ్ళి వస్తుంది పిల్లలున్నారు కాబట్టి మా పిల్లలకి ఇంకా నేనే తీసుకెళుతూ ఉంటాను మా ఆయన అత్త ఇల్లరికం అల్లుడు కాబట్టి ఇంకా మేము అందరం కలిసిమెలిసి ఉంటాము ఉమ్మడి కుటుంబంగా ఎక్కువగా ఇంక వెళతాము ఎవరికి వచ్చినా అవసరం వెళ్ళాల్సి వస్తుందన్నమాట నేను ఇంకా ఆఫీస్ నుంచి టీచర్ వర్క్ నేను వర్క్ చేస్తాను కాబట్టి అయిపోయిన తరువాత ఆఫీస్ నుంచి అయిపోయిన తరువాత వచ్చేటప్పుడు ఏమైనా వాళ్ళకి అవసరం ఉన్నా అటు నుంచి అటే తీసుకుని వచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా బంగారం షాపుల కోసమూ ఇంకా బ్యాగులు ఏమైనా కావాలన్నా పిల్లలకి బట్టలు దుస్తులు బెడ్షీట్లు ఇలాంటి ఏ వస్తువులు కావాలన్నా మేము ఎక్కువగా వెళుతూ ఉంటాము అన్నమాట మనకి ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి మేము వారానికి సరిప సరిపడ కూరగాయలు ఇవన్నీ కూడా ఒకటేసారి తెచ్చుకుంటాము ఇంకా సబ్బులు అవి అవైతే నెలకి సరిపడా తెచ్చుకుంటాము అవి నెల అయిపోగానే వెళుతూ ఉంటామన్నమాట ఇక మన దగ్గరలో అయితే ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరికైనా ఏమైనా అవసరం వచ్చినా కానీ సహాయం చేయడానికి తరచుగా వెళ్ళడానికి కూడా వెళ్ళొస్తాము మేము బట్టలైతే ఇంకా నెలనెలా మేము సాలరీ పడ్డ తరువాత మేమై నేను ఎక్కువగా కొనుక్కోకున్నా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బట్టలు అవసరం ఉంటాయి మాసిపోతాను ఉంటాయి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకోసమైన వెళ్ళాల్సి వస్తుంది మాకు ఇంట్లో ఏమైనా పెయింటింగ్ కానీ ఇలాంటివి వేపించడానికి కూడా అప్పుడప్పుడూ వేపిస్తూ ఉంటాము కాబట్టి పండగల టైంలో అప్పుడెళతాము పండగల టైంలో మాకు ఏంటంటే అరిసెలు అలాంటివి చేసుకోవాలి పిండి వంటలు చేసుకోవాలి కాబట్టి వాటికోసం కూడా వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు వెళ్ళి తీసుకోవాల్సి తీసుకొనిరావల్సి వస్తుంది కాబట్టి ఆ టైంలో వెళతాము అన్నమాట పిండివంటల కోసం అదే ఊళ్ళలో అయితే కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముతారు అదే మనం గ్రామ ప్రక్కనున్న గ్రామ పట్టణాల్లో వెళితే కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముతారు కాబట్టి అది తక్కువ రేట్కి అమ్ముతారు కాబట్టి హోల్సేల్లో అమ్ముతారు కాబట్టి వెళ్ళి తీసుకుని వస్తాము అన్నమాట ఇక్కడైతే ఏంటంటే ఎక్కువ రేట్కి అమ్ము అమ్ముతారు కాబట్టి ఇంకా మేము తీసుకోము ఇక్కడ నచ్చేది కూడా కాదన్నమాట క్వాలిటీ కూడా ఇంకా డిమార్ట్లల్లో అయితే మంచిగా ఉంటుంది కదా అనేసి వెళతా ఉంటామన్నమాట తరచుగా అయితే ఇంకా రోజురోజు అయితే మేము అంతగాని వెళ్ళలేము అండి ఎప్పుడు వన్ ఆర్ టూడేస్కి ఒకసారి నేనైతే రోజూ వెళ్ళొస్తాను నా నేను స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాను ఇంకా ఏంటంటే అంత దూరం వెళ్ళి రావాలి రోజూ అక్కడనే తీసుకోవాలనుకుంటే ఇంకా అంత మంది ఉంటారు కాబట్టి ఇంత మందికి అక్కడ రూమ్ రెంట్ అవన్నీ చాలా ఎక్కువ కా అవుతుంది కాబట్టి ఖర్చు అక్కడికి వెళ్ళకుండా ఇంకా విలేజ్లల్లో అయితే ఇంకా మనకి విలేజ్లల్లో అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదండి కూరగాయలు అవన్నీ ఫ్రీగా దొరుకుతాయి మనమే పండించుకోవచ్చు కానీ సిటీలల్లో కరివేపాకుతో సహా మొత్తం తీసుకోవలసి వస్తుంది అందుకనే ఎక్కువగా ఇంకా మేము అంత ఖర్చు చేయడం ఎందుకు అంతంత అవసరమా అనేసి మా అమ్మ వాళ్ళకి చెప్పడం వల్ల ఇంకా మేము అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే షిఫ్ట్ అయిపోయాము అన్నమాట ఇక్కడే ఉండేసి ఇంకా ఇంకేమున్నా కానీ నేను ప్రతీరోజు వెళతాను కాబట్టి వెళ్ళి వస్తాను కాబట్టి ప్రతీ చిన్న పాల ప్యాకెట్తో సహా చిన్నవస్తువు కావాలన్నా అటు నుంచే తీసుకునొస్తాను అన్నమాట ఎవరైనా పలకరించినా ఎవరినైనా స్టూడెంట్స్ ఎవరైనా బాగా చదవకున్నా వాళ్ళ ఇంట్లో ఎవరా అంటే అటు సైడ్ నుంచే వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో కనిపిస్తే చెప్పి వస్తాను నేను ఇలాంటివి ఇంకా తరచు చేస్తూ ఉంటాను నేను ఇలాంటి పనుల కోసం ఎక్కువగా వెళ్ళడం ద్వారా ఏంటంటే మనకి మనసుకి కూడా ఎందుకో కొంచెం మంచిగా తా ఆహ్లాదంగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంకా మనకి దగ్గర్లో ఉన్నవి మాత్రం అవే ఉంటాయి కాబట్టి మనకి దగ్గర్లో అవసరాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఊరికే వెళ్ళాల్సి వస్తుంది అది ఏంటంటే మనం దూరం ఉన్నాము అనుకోండీ చాలా కష్టం అవుతుంది సిటీకి దూరంగా ఉంటే కూడా అది కష్టం అవుతుంది అని మేము ఇంకా మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా కొంచెం మీడియం దగ్గర మేము ఉంటున్నాము అన్నమాట ఇంకా కార్లు కూడా ఏమైనా కొనాలన్నా కానీ మేము మంచి షాపులల్లోనే కొనాల్సి వస్తుంది మరీ దూరమేం వెళ్ళము మా మా సైడే కనబడి సైడే కొనుక్కుంటాము అన్నమాట ఇటు సైడ్ అయితేనే కొంచెం ఇలా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది తరువాత కొంచెం తక్కువలోనే ఇస్తారు వాళ్ళు తక్కువలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మనం అడిగినప్పుడు ఇస్తారు అన్నామాట ఇంత తక్కువలో ఇవ్వండి కదా అనేసి ఇస్తారు వాళ్ళు ఎందుకంటే తెలిషినవాళ్ళు కాబట్టి అందుకే పరిచయాలు పెంచుకుంటాము ఇంకా వాళ్ళు ఏమైనా వస్తువులు కావాలన్నా కానీ ఒక్కొక్కసారి స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు అన్నమాట మాకు వాళ్ళు కూడా ఇప్పుడు కార్లు ఏమైనా కొన్నా కానీ ఫ్రీగా ఇస్తారు అందుకని మే ఎక్కువగా వెళుతూ ఉంటాము మేము ఇంకా ఏంటంటే టిఫిన్స్ కూడా ఇంకా చే పిల్లలు ఏందంటే ఒక్కొక్కసారి మాకు టిఫిన్లు వండుకోవడం చేతకాదు ఇంట్లోనే ఇంకా ఆ టైంలో ఏంటంటే పిల్లలు అయితే టిఫిన్ లేనిదే అసలు స్కూల్కి వెళ్ళరు అన్నమే అంత పొద్దున అన్నం కూడా తినలేరు కదా అందుకని టిఫిన్ల కోసం కూడా మేము పక్క ఊరికెళ్ళి తీసుకొస్తానన్నమాట దానికోసం కూడా వెళ్ళాల్సి వస్తుంది అట్ల వెళతాను కాబట్టి నేను ఏంటంటే బాగానే ఇది చేస్తానన్నమాట తరచుగా వాటికోసం అయితేనే ప్రత్యేకంగా వెళతాను నేను అలాంటప్పుడు ఏంటంటే మన పనులు అయినట్టు అవుతుంది ఇంకా వాళ్ళతో పరిచయం కూడా పెరుగుతుంది అన్నమాట